నమస్తే సార్ స్విగ్గీయ సార్ సార్ మాకు ఇలాగా మేము పార్టీ చేసుకోవాలి అని అనుకుంటున్నాము ఒక టెన్ ప్లేట్స్ ఆర్డర్ కావాలి సార్ ఐటమ్స్ ఏంటి అంటే చికెన్ దమ్ బిర్యాని మొగలాయి బిర్యాని ఇంకొక రైస్ ఐటమ్ ఏదైన్నా పంపిచ్చండి స్టాటర్స్లో స్టాటర్స్ కూడా పంపిచ్చండి స్టాటర్స్ ఏం బాగుంటుంది సార్ మీ దగ్గర చిల్లీ చికెనా సార్ ఓకే సార్ అదొకటి పంపిచ్చండి ఇంకా ఫ్రై పీసెస్ పంపిచ్చండి ఇంకొక డ్రింక్ బాటిల్ పంపిచ్చండి సార్ ప్రస్తుతానికి ఇవి చాలు సార్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే కాసేపట్లో మళ్ళీ ఫోన్ చేస్తాను వీటికి మనీ ఎంత పడుతుంది సార్ అవునా సార్ కొంచెం తగ్గిచ్చండి సార్ ఇన్ని ఐటమ్స్ తీసుకుంటున్నాం కదా సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్